వాషింగ్ మిషన్ తీసుకున్నాక అంతా బాగానే ఉంది కాని కరెంటు పోయినప్పుడు మళ్ళీ దాని యొక్క సిస్టం యొక్క ఉతికి దాని యొక్క సంఖ్య నుండి ముందుకు వచ్చేసి కరెంట్ వచ్చాక మళ్ళీ ముందు నుంచి ఉతకడం మొదలు పెడుతుంది ఆ ఒక్కటి పెద్ద సమస్యగా మారింది మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది